హలో మేము ఆదిత్య స్కూల్ నుండి ఫోన్ చేస్తున్నాం అండి మీరు అవనాష మథరేనాండి మాటలాడుతుంది మార్నింగు అవినాష్ ఏమైనా హెల్త్ బాగా లేదా అండి అవునండి మార్నింగు అసెంబ్లీ జరుగుతునప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు అలాగే రెస్ట్ రూంలో వేటింగ్ రూమ్ హాల్లోకి తీసుకు వెళ్ళి చూస్తే తనకి కొంచెం ఫీవర్గా కూడా ఉంది అందుకు కడుపు నొప్పి నొప్పి అని అంటున్నాడు తట్టుకోలేకపోతున్నాడు అందుకు మీకు కాల్ చేశాము మేము ప్రికాషన్స్ తీసుకున్న వన్ని తీసుకున్నామండి ఎందుకైనా మంచిది మీరు వచ్చే దారిలోనే ఏదైనా హాస్పటల్ అపాయింట్మెంట్ తీసుకుని రావటం మంచిది ఎందుకంటే బాబు చాలా సిక్కుగా ఉన్నాడు అండ్ మీరు వచ్చిన త

ఓకే మ్యామ్ హాఫ్ ఆన్ అవర్ మేం చూసుకుంటాము వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ గేట్ పాస్ ఇస్తారు లేదా అతను అలో చెయ్యకపోతే మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చెయ్యండి నేను ఫోన్ చేసి అతనికి చెప్తాను సరేనండి మ్యామ్ మీరు ఎంత త్వరగా అయితే మీరు త్వరగా రండి బాబు చాలా బాధపడుతున్నాడు ఓకే మేడం త్వరగా రండి ఉంటాను ఓకే మ్యామ్